చెప్పండి మేడం ఉన్నాయి అండి మీకు ఎలాంటి హెయిర్ కట్ కావాలి చెప్పండి కొంచెం ఓకే ఓకే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవునా ఓకే మా దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రొడక్ట్స్ వాడండి ప్రస్తుతానికి అయితే అవి చాలా ఇప్పుడైతే ఇంతకు ముందు పెట్స్కి కూడాను మేము అలాంటివే ప్రిఫర్ చేసాను ఇచ్చినాము మేము చాలా వరకు కాబట్టి దీనికి కూడా మ్యాగ్జిమం సొల్యూషన్ వస్తుండవచ్చు కాబట్టి ఇది నేను షాంపుస్ దానికి షాంపూస్ ఇస్తాను కొంచెం డాండ్రఫ్ అన్నారు కదా డాండ్రఫ్కి సంబంధించిన షాంపూస్ కూడా ఇస్తాను షాంపూస్ కూడంగా వాడండి కొంచెం ఓకేనా ఇంకా ఇంకేంటి ప్రాబ్లం

ఏం ఎంత అంటే చిన్నగా అంటే ఎన్ని మంత్స్ జస్ట్ మీకు గుర్తుందా ఏమైనా

ఓకే ఓకే ఇంకా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా పెట్కి

అట్లనా అయితే ఏం చేయండంటే కొంచం మీకు ఫుడ్ అంటే ఒకసారి మరి దానిని చెక్ చేద్దాము ఫస్ట్ మనం దాన్ని ఫుడ్ విషయంలో అంటుండ్రు కదా కొంచం దాన్ని చెక్ చేద్దాము ఓకే దాన్ని హెల్త్ చెకప్ చూసి కూడా ఫుడ్ అంటే మనం చెప్పలేము కదా పెట్ కదా ఓకే దానికి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ పెడతారు నార్మల్గా మీరు

ఓకే ఓకే బిస్కెట్స్ అంటే అవి చిన్న పెట్ కదా కాబట్టి దానికి ఏం చేయండి అంటే మీరు కొంచెం ఫుడ్ అనేది మంచి ఫుడ్ పెట్టండి సరేనా ఓకే